పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువగా వరి పండిస్తారు వరి పండించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి మొదటిగా వరి పండించడానికి ముందు చేనును దమ్ము చేసి నారు మడి వేసి నారు మడి ఎదిగిన తరువాత ఆ నారు మడిని తీసి రైతుల సహాయంతో లేదా మిషన్ సహాయంతో అవి కూర్చిన స్థలంలో వచ్చిన స్థలంలో వాటిని మిషన్ సహాయంతో ఊడ్చి తరువాత ఒక కొన్ని రోజులుగా వాటికి అనేక రసాయనాలు అటువంటివి వేసి అవి పెరిగిన తరువాత అంటే అవి వరి పంట మొత్తం పసుపు రంగులోకి వచ్చిన తరువాత మిషన్ సహాయంతో లేదన్న మనిషి సహాయంతో వాటిని కోసి వాటిని బస్తాలలోకి ఎక్కించి వాటిని రైస్ మిల్లుకు తరలిస్తారు రైస్ మిల్లుకి తరలించిన తరువాత అక్కడ ఆ బియ్యపు గింజను వడ్లను సా సపరేట్ చేసి మిషన్తో వాటిని వేరు చేసి బియ్యం బియ్యమును వేరే సంచులలో వేసి కస్టమర్ల దగ్గరకు పంపిస్తారు వారు కస్టమర్లు వారు ప్రజలకు అవి అనేక ప్లే స్థానంలో అందుబాటులో ఉంచుతారు